నమస్తే అండి షూ కావాలండి నాకే కావాలి

సైజ్ ఎనిమిది మంచి బ్రాండ్ మంచి బ్రాండెడ్ చూపించ్చండి ఒక్క ఐదు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో మీ దగ్గర మొన్న ఒకటి కొన్నాను అండి అది చాలా బాగుంది ఏ కంపెనీ మర్చిపోయాను వద్దొద్దు క్యాంపస్ వద్దు మాకు క్యాంపస్ నైకా నై అడిడాస్ లేదా అదిగోనండీ ఆ కలర్ ఉంది కదా ఆ పైది అవి అవి తియ్యండి ఒకసారి నా సైజేనా క్యాంపస్సా క్యాంపస్ కాదండి ఆ పక్కది అట్లాది రెడ్డు కలర్ ఉంది కదా ఎరుపు అడిడాస్వి తియ్యండి అలాంటివి అలా బాగున్నది ఓకే చూపించ్చండి ఒకసారి మెత్తగా ఉంది నాకు అలా మొత్తానికి క్యాంపస్ అంటూనే అమ్మేలాగానే ఉన్నారు నాకు

అదే ఇంకా అది చూపించ్చండి అది తియ్యండి ఒకసారి బయటకి ఒకసారి

అలాగేనండి అలాగే అది తియ్యండి ఒకసారి ఒకసారి వేసి చూస్తాను

ప్యూర్ వైట్ తియ్యండి

ఒకసారి ఇటు ఇవ్వండి

ఓకే ఓకే ఇది బాగుందిలేండి ఇది ఇది బాగుంది ఇది సెట్ అయింది ఇది రేట్ ఒకసారి నాకు చెప్తే మరి దాన్ని బట్టి నేను ఇదవుతాను నాకు రెండు వేల ఐదు వందలవి చూపించమన్నాను కదండి సరే అండి ఓకే ఫైనల్ చేయండి మరి తగ్గించండి మరి ఎప్పుడూ మీ దగ్గరకే వస్తున్నాం కదా సరే అండి ఓకే